ఈ మతాన్ని అందరూ ఆచరిస్తారు ముస్లింలు క్రైస్తవులు కూడా ఆచరిస్తారు మళ్ళీ మా దేశం నుండి వచ్చే జనం ఎక్కువ శాతం అమెరికా దేశంలో నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు వీళ్ళు మా దేశాన్ని వచ్చి మా దేశానికి వచ్చి మతం మతానికి సంబంధించిన దేవాలయాలకు సందర్శించడం వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకి దేవుడు మీద భక్తి మరియు

వాళ్ళు ఎక్కువ సంతోషాన్ని పొందుతారు ఇతరుల దేశాన్ని తిరగడానికి మళ్ళీ ఇతరుల సాంప్రదాయాలు తెలుసుకోవడానికి అలానే వాళ్ళ సాంప్రదాయాలు పాటించడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు